మీరు ఎవరండీ కాల్ చేసింది చెప్పండి అవునండీ అయితే

ఎన్ని రోజులు ఎన్ని రోజులు కావాలండి లేదండి నాకు వన్ వీక్లో అంటే కుదరదు ఎందుకంటే నాకు యూనిఫామ్స్ ఒక్కటే కాదు కదా నాకు చాలా కుట్టేటివి ఉంటాయి నాకు అందుకోసమనే నేను ఒక ట్వంటీ డేస్ అయితే నాకు అలా టైం ఇస్తే కుట్టగలుగుతా కానీ లేదండి కానీ మ్యాడం ఒక ఇద్దరు కాదు కదా మ్యాడం చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా కానీ ఇద్దరివి అంటే కుట్టగలుగుతాం కానీ స్కూల్ మొత్తం యూనిఫామ్స్ కుట్టాలంటే నాకు కొంచెం టైం పడుతుంది కదా మీకు ఎంత అర్జెంట్ ఉన్నా తీసుకున్నా కానీ అప్పుడు నేను ఇక డే అండ్ నైట్ కష్టపడాల్సి వస్తుంది మ్యాడం నేను నాకు నిద్ర ఉండదు ఇక పండు నేను పడుకోను ఇగా నైట్ నైట్ అంతా కుట్టుకుంటూ కుట్టుకుంటూ కూర్చోవాల్సిందే నేను ఇంక లేదు లేదండి నేను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలయితే చెప్పనికే ఉంటది చాలా మంది కుట్టవలసి వస్తుంది కాబట్టి అయినా కానీ ఇప్పుడు ఫెస్టివల్ టైంలో చాలా మంది ఇచ్చిపోయారండి మొన్ననే నాకు అంతవరకు కుట్టేవరకు టైం పడుతుంది కొంచెం నాకు చాలా పెండింగ్ ఉంది నాకు ఇప్పుడే చాలా మెషిన్ టైలర్ అన్న పేరే కానీ చాలా వర్క్ ఉంటుందండి అవును అవును స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకొ స్కూల్ యూనిఫామ్ అంటే ఖచ్చితంగా చాలా మందికి అయితే ఉండదు కుట్టే కుట్టేవాళ్ళు ఉంటే రెడిమేడ్లో కొనుక్కోవచ్చు కదా మ్యాడం మీరు అదే కానీ చాలు మ్యాడం ఎందుకంటే నాకు పని ఉంది అందుకోసమే నేను కుట్టలేను ఇంకా సారీ సారీ మ్యాడం నాకు పని చాలా ఉంది లేదు మ్యాడం వాళ్ళ కాంటాక్ట్ నంబర్ మీకు ఇస్తా కావాలంటే మీరే మాట్లాడుకోండి సరేనా సరే మంచిది మంచిదమ్మా